అవును అండి గ్యాస్ నొప్పులు కొంచెం గ్యాస్ నొప్పి ఉంది అండి కొంచెం ఎప్పుడు ఎప్పుడు వేసుకోవాలి అండి అలాగే అండి సరే అండి అలాగే అండి సరే అండి సరే అండి హలో చెప్పండి అలాగేను అండి నన్ను ఎప్పుడు పంపిస్తారు అండి

సరేను అండి అలాగే సరేను అండి అలాగే అండి